నేను గంట క్రితం మీ రెస్టారెంట్లో బిర్యానీ పార్సిల్ తీసుకున్నాను నేను ఇంటికి వచ్చి చూసేసరికి ఆ బిర్యానీ బాగలేదు పాడైపోయింది బ్యాడ్ స్మెల్ వస్తుంది మీరు రెస్టారెంట్లో ఏ రోజు ఫుడ్ ఆ రోజే డెలివరీ చేస్తున్నారా లేదంటే ముందురోజుది ఏమన్న డెలివరీ చేస్తున్నారా